నేను తోట పనిని మొదలు పెట్టడానికి ప్రేరణ మా తాతగారు నుంచి వచ్చింది ఎందుకంటే మా తాతగారు వ్యవసాయం చేసేవారు ఆయ్ వారు పండించే పంటలు అవి చాలా న్యాచురల్గా ఉంటు ఉండే అవి మనం వండుకొని తిన్నప్పుడు మనం మన లోపలికి చాలా ప్రోటీన్లు విటమిన్లు చాలా న్యాచురల్గా అందుతు ఉండే పెస్టిసైడ్స్ లేకుండా అందుకోసం అని తనను చూసి నేను ఎంతో ప్రోత్సాహం పొంది తనను ఒక నేను రోల్ మోడల్గా తీసుకుని పంట పండించడం అంటే నాకు ఇబ్బంది కాబట్టి నేను తోటను పెంచాలని అనుకున్నాను చిన్న చిన్న చెట్లని తీసుకుని వచ్చి మా మిద్ది మీద పెట్టి మిద్ది మీద తోట వేసి ఆ చెట్లని పూలు కాసేటట్టు కాయలు కాసేటట్టు వచ్చి వాటిని మనం తీసుకుంటే అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఆ తోటపని అంటే నాకు చాలా ఇష్టం ఆ మొక్కలు తీసుకు వచ్చి నాటడం వాటికి రోజు నీళ్ళు పోయడం వాటికి పెస్టిసైడ్స్ ఇవ్వడం అలాంటి పనులు నేను రోజు చేస్తుంటాను నిజానికి చెప్పాలంటే ఇలాంటి తోట పనులు చేయడం నిజ జీవితంలో అందరికి చాలా మంచిది దీన్ని ప్రేరణగా తీసుకొని అందరు మొదలు పెడితే ఎంతో బాగుంటుంది మనకి బయట కొనాల్సిన అవసరమే ఉండదు ఏ తోట తోట అంటే మనం చిన్న చిన్న పూల మొక్కలే కాదు పెద్ద పెద్ద పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు పెద్దపెద్ద కూరగాయలు పండించుకోవచ్చు ఇలాంటివి చాలా న్యాచురల్గా మన చేతితొ పండిస్తాం కాబట్టి అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇంకా దానివల్ల మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది